హలో చెప్పండి

మీకు ఎన్ని డేస్ నుంచి వస్తుందట్లా పెయిన్ అంటే యూరిన్ దగ్గర ఏమన్నా పెయిన్ గానీ ఇన్ఫెక్షన్ ఇచ్చింగ్ లాగా ఏమన్నా అనిపిస్తుందా

ఒకసారి క్లినిక్ దగ్గరకొచ్చి డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి ఫీజు మ్యాగ్జిమం పెయిన్ని బట్టి అంటే పొజిషన్ని బట్టి ఉంటుంది ఒక హండ్రెడ్ ఉంటుంది నార్మల్గా నేను వేరే దగ్గర మనది డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది అక్కడ చేయిస్తాను నార్మల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది

టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ట్వల్వ్ వరకు ఉంటారు

మళ్ళీ మధ్యాహ్నం టూ టూ ఫోర్ ఈవెనింగ్ సిక్స్ టూ టెన్ ఓ క్లాక్ వరకు ఉంటారు సరే అండి మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కన్సల్ట్ చేసి మాట్లాడండి

మంచిగా చూస్తారు ఇక్కడ వచ్చేసేయండి అన్ని టెస్ట్లు రాయి రాస్తా మెడిసన్ కూడా మంచిగా అందుబాటులో అయ్యేటట్టు చూస్తా ఓకే